కోవిడ్ వల్ల సోషల్ మీడియాలో కంటెంట్లు చాలా వచ్చాయి కానీ వాటిని కొంత కొన్ని నమ్మేటట్టు వచ్చాయి కొన్ని నమ్మకుండా వచ్చాయి వచ్చినా ఇబ్బందులు మాత్రం క అదే కరోనా వలన కోవిడ్ వలన చాలా ఇబ్బందులు ఒకటి జలుబు దగ్గు జ్వరము ఒళ్ళు నొప్పులు విపరీతమైన తలనొప్పి శ్వాస రాకపోవడము మొసర మొస ఇలా ఆగినట్టుగా కుసేపు వచ్చినట్టుగా అలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాము మేము అప్పుడు అలాంటి ఇబ్బందులు అప్పుడు చాలా ఏడ్చినప్పుడు మమ్మల్ని చూసి చాలా భయపడ్డారు భయ కానీ భర్త ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా నాకు అన్ని చేసి పెట్టారు నీవా ఆమె వలన నీకు కూడా వస్తుందని చాలామంది ఆయనను దూరం పెట్టారు కానీ ఆయన మాత్రం ఎలాంటి భయము భయానికి రాలేడు భయపడలేదు అయినా కూడా చేసాడు కానీ ఆయనకు అయితే కోవిడు నా వలన ఆయనకు రాలేదు ఆయన బాగానే ఉన్నాడు సోషల్ మీడియా వలన చాలామంది భయపడ్డారు అలాంటి భయమేం లేదు ఇంకా జరిగే కాడ కొన్ని జరిగాయి కానీ ప్రస్తుతానికైతే మా దగ్గర అయితే ఏమీ అంతగా జరగలేదు పిల్లలు మా పిల్లలు కూడా భయపడి మామ వాళ్ళ ఇంటి కాడ తోలేసి వచ్చాను మా పిల్లల్ని మా పిల్లలు కూడా నన్ను చూడాలని ఏడ్చిచారు నేను మా పిల్లల్ని చూడాలని ఏడ్చిచాను చాలా కానీ చూపించలేదు అందరూ భయపడి వద్దు వాళ్ళకి వస్తుంది నీ వలన వాళ్ళకి కూడా వ్యాపిస్తుంది వాళ్ళతో వాళ్ళు తిరుగుతారు కదా వాళ్ళతో వాళ్ళ పిల్లలు ఇంకా వేరే ఫ్రెండ్స్కి వస్తుంది వద్దు అని మా పిల్లల్ని వెంటనే నాకు టెస్ట్ చేయగానే మా పిల్లల్ని మా ఇంటికి పంపించేసారు మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళు మా నాన్న మా అమ్మ మా సిస్టర్సు మా అత్త మా మామ వాళ్ళందరూ నన్ను దూరం నుండే చూసారు అప్పుడు చాలా బాధ అనుభవించినా నేను అలాంటి బాధ అసలు చెప్పుకోలేనిదిగా